మనకు తెలిసిన పదాలు పదబంధాలు చాలా ఉన్నాయి ఎందుకంటే తెలుగు మన సంస్కృతి భాష అయినందుకు చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఒక సామెత ఉంటుంది దేశభాషలందు తెలుగు లెస్స అనేది దేశంలో ఎన్ని భాషలు ఉన్నప్పటికీ తెలుగు భాష అనేది ఒక పూర్వకాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయ కారణమైన ఒక మంచి భాష ఈ భాషలో ఉన్నటువంటి చాలా సున్నితమైన మాటలు కానివ్వండి ఒక అనుబంధం అయినా పరంగా ఒక అందరికీ గుర్తుండిపోయేలా అందరి మాటలు కూడా అర్థమయ్యేలా చాలా తేలికగా చాలా అర్థవంతంగా హావ భావాలు ఉన్నటువంటి భాష ఈ తెలుగు భాష అందుకోసం తెలుగు భాష అనేది ఒక సంస్కృతం నుంచి వచ్చిన లాంగ్వేజ్ అది పూర్వకాలంలో సంస్కృతం ఎక్కువగా అప్పట్లో మాట్లాడే వాళ్ళు ఆ తర్వాత సంస్కృతం నుంచి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక భాష ఉండటం వల్ల ఇట్లా రాష్ట్రాలపరంగా భాషలు అనేది మాట్లాడుతూ ఉంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా తెలుగు మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత దేశంలో అక్కడక్కడ కూడా తెలుగు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ తెలుగు వాళ్ళు విదేశాలకి వెళ్ళటం వల్ల అక్కడ కూడా తెలుగు గురించి చాలామందికి తెలుస్తూ ఉంటుంది ఇట్లా మాట్లాడటం అనేది తెలుగు భాష ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది